ఆ చెప్పండి

మీరు మీరు చెయ్యాలనుకుంటే మంచిగా ఒక ఐ ఐఐటిలో ఎన్ఐటిలో చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది డిగ్రీ మీరు ఇంజనీరింగ్ చెయ్యాలంటే ఆ డిగ్రీ చెయ్యాలంటే మ్యాథమాటిక్స్లో పోతే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంకా మీరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ఇస్రోలో కానీ డిఆర్ డీఆర్ర్డిఓ భేల్ ఇంకా అంత పోతే మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు ఐఐటిలో ఎన్ఐటిలో జాయిన్ అవుతే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆ దాంట్లో కూడా ఉంది మన ఇప్పుడు మన ఆంధ్రాలో ఎక్కడ చూసినా మంచి మంచిగా డెవలప్ అవుతుంది ఇంకా మీరు కూడా చేరితే ఇంకా మంచి ఫ్యూచర్ అయితే డెవలప్ అవుతుంది మనకి ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో అయితే మంచిగా డెవలప్ అవుతుంది మీరు తీసుకుంటే తీసుకోండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎన్ఐటిలో కానీ డబల్ఐటి ఐటిలో కానీ బాగానే ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది దాంట్లో కూడా ఆ మంచిగానే ఉంటుంది కంప్యూటర్స్లో పోవాలంటే కూడా మీకు మీరు సైంటిస్ట్ కావాలంటే కూడా ఇస్రోలో ట్రై చెయ్యచ్చు భేల్ డిహెచ్ఏ దాంట్లో ఇంకా ఫుల్గా ఉంటాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు దీన్ని కానీ